నమస్కారం అండి ఏమైంది చెప్పండి

మీరు ఇంట్లో అన్నీ ట్రై చేసిన తగ్గట్లేదా అండి మీకు ఇంకా తగ్గకపోతే నేను ఒక టాబ్లెట్ ఇస్తాను అండి అది మీరు తిన్న తర్వాత వేసుకోండి మీరు ఒకవేళ తినకముందు తీసుకుంటే ఇట్లా మీకు కొంచెం ఆగం ఆగం అవుతుంది అండి అట్ల మీరు ఏ ఇంకా ఏమైన ఉందా అండి ఫీవర్ ఏమైన నొప్పులు కానీ ఏమైన ఉన్నాయా మీకు ఇంకా జలుబు దగ్గు దగ్గుకు అయితే నేను ఒకటి టానిక్ ఇస్తాను అండి అది కూడా మీరు ముందు అది టానిక్ తాగిన తర్వాత వాటర్ తాగకుండా అట్లనే ఒక టెన్ మినిట్స్ ఉండండి ఒకరోజులో తగ్గిపోతుంది అలాగే ఇవి వేసుకున్న తగ్గకపోతే ఇంట్లో మనకు అల్లం వెల్లుల్లి గడ్డ కారం ఉంటుంది కదా అండి అది వేసుకోండి అట్ల చేసుకుని వేడివేడి అన్నంలో అట్లా తినండి మళ్ళీ తగ్గకపోతే ఇంకా వేరేలాగా చూద్దాం మనం ఇలా ప్రయత్నించండి ఒకసారి అయితే మీరు ఇంకా ఏమైన ప్రయత్నించారా అండి మీ ఇంట్లో ఇంకా ఏమి చేశారు అండి మీరు జండు బామ్ మీరు ఏమి చేయండి వ వేడి నీళ్ళలో జండు బామ్ వేడి నీళ్ళలో జండు బామ్ వేసుకొని కొంచెం ఆవిరి పట్టుకోండి అట్లా కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలా కూడా తగ్గకపోతే మళ్ళీ మనం చూద్దాం అండి ఇక్కడ నేను ఒక రిసిట్ ఇస్తాను అండి పక్కనే మెడికల్ షాప్లో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూపిస్తే అక్కడ తీసుకుంటారా అండి గోళీలు వాళ్ళు మీకు ఇస్తారు మీరు అవి వేసుకోండి తిన్న తర్వాత సరే అండి మరి ఉంటున్న మళ్ళీ రండి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే